ముందుగా మనం చికెన్ బిర్యాని తయారుచేసే విధానం చూద్దాం చికెన్ బిర్యాని కోసం కావలసినవి చికెన్ ఆ చికెన్ మొదటగా కడుగ్ కడిగిపెట్టుకో శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి తర్వాత ఆ అన్నం అన్నం వండుకోవాలి అన్నం వండుకోవాలి తర్వా చికెన్ కడిగిపెట్టిన చికెన్ని అందులో మసాలాలు వేసి కలపాలి అంతే ఆ చికెన్ని శుభ్రంగా కడిగాక దాంట్లో కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ పసుపు గరంమసాల వచ్చి నిమ్మరసం ఆ పెరుగు షాజీర అల్లం అల్లంవెల్లులి పేస్టు వేసి బాగా కలపాలి చికెన్లో వేసి బాగా కలపాలి తర్వాత ఆ దాన్ని రెండు గంటలపాటు ఉంచుకోవాలి బాగా నానబెట్టిన తరువా బాగా చికెన్కి మాసాల అనేది పట్టుకుంటుంది ఆతర్వాత అన్నం అన్నము వండుకోవాలి అన్నం మొత్తం మెత్తగా కాకుండ కొంచెం కొం కొంచెం పలుకులుగా ఉండ ఉండాలి ఆ తర్వాత ఈ నానబెట్టిన చికెన్ ఉంటుంది కదా దాన్ని ఒక బగోన్ తీసుకొని ఒక బగోన్ తీసుకొని అం అందులో అందులో మొదటగా నానబెట్టిన చికెన్ని ఉంచుకోవాలి నానబెట్టిన చికెన్ని వేసుకోవాలి తర్వాత ఉలిగడ్డను కూడా వేయించుకోవాలి వుడి ఉల్లిగడ్డను నూనెలో నూనెలో వేయించుకోవాలి ఉల్లి బాగా ఎర్రగా ఎర్రగా అయేంతవరకు ఉంచి తీసేయాలి ఉల్లిగ తర్వాత తర్వాత ఒక బగోన్ పెట్టుకొని చికెన్ నానబెట్టుకున్న చికెన్ని వేసి దానిపైన అన్నం అన్నం వేసి సగంవరకు అన్నంవే ఉడికించిన అన్నం అన్నంని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర ఉల్లిగ కొత్తిమీరా పుదీనా వేయాలి సగభాగం వరకు వేయాలి ఆ తర్వాత మళ్ళీ మిగిల్చిన అన్నాన్ని మొత్తం మీదుగా వేసేసి దానిపైన వేయించిన ఉల్లిగడ్డను కూడా వెయ్యాలి వేసిన తర్వాత చిన్న సిమ్లో సిమ్లో ఉంచుకొనేలాగ పొయ్యి మీద పెట్టాలి పెట్టినతర్వాత ఒక అరగంటవరకు ఉంచుకోవాలి తర్వాత ఆ సిమ్లో పెట్టాల పొయ్యిని సిమ్లో పెట్టాలి ఆ తర్వాత చూసి అయ్యిందా లేదా అని బాగా చూస్కోవాలి తర్వాత దిన్ స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి అలా ఇది చికెన్ ఇది చికెన్ బిర్యాని తర్వాత మనం ఏది ఎగ్ ఎగ్ ఫ్రై తర్వాత ఎగ్ ఫ్రై చూద్దాం ఉల్లిగడ్డను ఏదైనా ఉల్లిగడ్డను సన్నగా తరుముకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనెవేసి ఉల్లిగడ్డ వెయ్యాలి అందులో గరంమసా ఉల్లిగడ్డ వెయ్యాలి అల్లంవెల్లులి పేస్టు వెయ్యాలి కొంచెం కల్యామాకు వెయ్యాలి పసుపువేయ్యాలి ఆ తర్వాత బాగా వేగనివ్వాలి ఉల్లిగడ్డను వేగినతర్వాత కారం పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఆ రెడ్డీస్ ఉల్లిగడ్డ కొంచెం రెడ్డీస్ ఫ్లేవలో వచ్చినతర్వాత ఆ కోడిగుడ్డును పగలగొట్టి అందులో వెయ్యాలి వేసినతర్వాత కొంచెం ఉడికాక దాన్ని తీసి దాన్ని తీసేయ్యాలి స్టవ్ ఆఫ్ చేసుకొవాలి

టీవీ షో అంటే నాకు ఇష్టమైనది సీరియల్ అక్షర సీరియల్ రాదమ్మకూతురు సీరియల్ అందులో రా అది అక్షర క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఆ సీరియల్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఆసీరియల్లో అక్షర ఊహించే కలిగే క్యారక్టర్ నాకు బాగా నచ్చుతుంది

అక్షరా కలెక్టర్ అయ్యే విధానం కూడా బాగుంది అందువలన అక్ రాదమ్మకూతురు అనే సీరియల్ బాగానచ్చుతుంది

యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలు అంటే చికెన్ బిరియాని చికెన్ బిరియాని యూట్యూబ్లో బాగా లైకులు వచ్చాయి మాకు వెజిటేబుల్ బిరియాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం వెజిటేబుల్ బిరియాని కి కావల్సినవి కూరగాయలు క్యారెట్ క్యాలీఫ్లవరు ఆలుగడ్డ బీనీసు బీనీసు ఒక వీటిని నూనెలో బాగా వెయ్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్ని ఒక పాత్రలోకి తీసుకుని కారం అల్లం వెల్లిగడ్డ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ పెరుగు ఇవన్నివేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక అరగంటసేపు ఉంచ్ బాగా నాని బాగా నానబెట్టుకోవాలి తర్వాత అన్నం వండుకోవాలి అన్నం వండుకున్నతర్వాత దానినీ